మా ప్రాంతములో క్రీడాకారులు తమ కళల క్రీడలను ఆడేందుకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అవి ఏంటంటే కులం అనే ఒక మహమ్మారి మా ప్రాంతంలో తరచు ఎప్పుడు ఉండే సమస్యలు కులం అనే ఒకటి తర్వత డబ్బు ఈ రెండు సమస్యలు ఎప్పుడు మా ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తు ఉంటాయి మా ప్రాంతంలో కొంతమంది నా స్నేహితులు ఉన్నారు వారు కొన్ని ఆటలను వారి ఆడి వారి జీవి జీవితాన్ని అందులో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ఆశతో బ్రతుకుతున్నారు కానీ వారు ఆటపరంగా ఎంతో ముందుగా మంచిగా ఆడేవారు కాకపోతే వారికి ఆ క్రీడా అవకాశాలు అందించుకునే కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు వారికి లంచం అనే మహమ్మారి ఒక అడ్డంకిగా మారుతుంది వారికి ఎంతో కొంత ఇచ్చి అప్పుడు ఆ వారు ఆ ఇచ్చే క్రీడలలో పాల్గొని వారు ఉన్న ప్రతిభను నిరూపించుకోవాల్సి వస్తుంది అలాగే ఆ కొంతమంది అయితే వారి కులాన్ని అడ్డుపెట్టుకుని వారు ఈ క్రీడకి పనికిరావని కొంతమందిని వెనకకు తోస్తున్నారు ఇలాంటివి అన్నీ ఉన్నప్పుడు మన సమాజం ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది కులం అనేది ఒక మహమ్మారి దానిని మనం ఎప్పుడు ఎక్కువ చేసి చూడకూడదు ప్రజలను సామరస్యంగా ఎదుటివారి ఎదుటి మనిషిని మనిషిగా చూడటానికి ప్రయత్నించాలి అలాగే కొంతమంది అయితే ఆ కులాన్ని అడ్డుపెట్టుకుని మీరు లంచాన్ని అడుగుతున్నారు ఈ లంచాన్ని డబ్బుని ఇవ్వడానికి వారి దగ్గర డబ్బు లేక అలాగని వారు మోసపోలేక ఆ వారి సొంత క్రీడను వారు వదుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతు ఇలా బ్రతుకుతున్నారు ఇలాంటి సమస్యలు చాలా మా ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం వీటిని ముందుగా ఆపితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు బాగుపడేలాగా ఉంటుంది